ప్రయాణికులు ప్రయాణించేసే బస్సు ఒక పెద్ద డీజిల్ శక్తితో నడిసే వాహనం ఇది సాధారణంగా ఇరవై ముప్పై సీట్లను కలిగి ఉంటుంది మరియు ఇది ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళుతుంది బండి యొక్క బాహ్యం చాలా సరళంగా ఉంటుంది ఇది సాధారణంగా పచ్చరంగులో నీలం రంగులో ఉంటుంది ఇది పెద్ద పెద్ద గుండ్రని ఫ్రంటు విండోసు కలిగి ఉంటుంది చిన్న సాట్లైట్లు కూడా ఉంటుంది ఇది సా బండి యొక్క లోపల భాగం మరీ అంత సౌకర్యంగా ఉంటుంది ప్రతీ సీటు కూడా స్పాంజితో మెత్తగా ఉంటుంది వికలాంగులకి స్పెషల్ ప్రత్యేకంగా సీట్లు ఉంటాయి జ జనరల్ కోటాలో స్త్రీలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయించబడుతుంది టికెట్ల రేట్లు సమానంగా ఉంటాయి ఆధార్ కార్డు చూపెడితే అరవై రెండు సంవత్సరాలు నిండిన వారికి ఐదు రూపాయలు చార్జి తగ్గిస్తారు నేను రెండు వేల పద్దెనిమిదిలో ప్రయాణం హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళినప్పుడు చాలా చార్జ్ ధర రెండు వందల రూపాయలు తీసుకున్నారు దానికి నాకు తగ్గించింది పది రూపాయలు ఆధార్ కార్డ్ చూపెడితే ఇది బస్సు చాలా సౌకర్యంగా ఉంటుంది